నమస్కారం నేను మీ రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాను కానీ మా ఇంట్లో ప్రస్తుతం తినడానికి అవసరమైన ప్లేట్లు చెంచాలు ఫోర్కులు లేవు దయచేసి ఆర్డర్తో పాటు వా వాడిపడేసే డిస్పోసబల్ ప్లేట్లు చెంచాలు ఫోర్కులు పంపండి మా భోజనం ఇబ్బంది లేకుండా తినేందుకు ఇది చాలా అవసరం ముందుగానే మీకు ధన్యవాదాలు